నేను ఎక్కువ ఆలోచించే అంశాల గురించి రాద్దామని అనుకుంటున్నాను ఎలాగ అంటే ఒక మనిషి జీవన శైలి ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే అందరికి ఉపయోగపడతాడు ఇలాంటివి రాయాలి అనుకుంటున్నాను ఇలాంటి విషయాలే చెప్పాలి అనుకుంటున్నాను నేను ఇవి ఏ శైలిలో రాస్తానంటే ఒక్కొక్కరికి చెప్పగానే మనిషికి ఆలోచన కలగాలి మనం ఏదైనా చెప్పాలి అనేటప్పుడు మనం చెెప్పిన మాట ఇప్పుడు నవ్వుకున్నా తర్వాత దాని గురించి కొంచెమైనా ఆలోచించిన బాగుపడతారనే ఉద్దేశంతోటి ఉంటే అదే చాలు